సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే అన్ని విధాలు ఆలోచించి దాని యొక్క పూర్వకరాలు తెలుసుకుని మొదలుపెట్టాలి మరియు ఈ వ్యాపారం ఏదైతే మొదలు పెెడతారో ఆ వ్యాపారానికి సంబంధించి ఆ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొన్ని తెలుసుకోవాలి ఆ వ్యక్తి ఎలాంటి లక్షణాలంటే టైంకు ప్రతి టైంకు ఏదైనా కానీ టైంను మె టైంను చూ చూసుకోవాలి టైం ప్రకారంగా అన్నీ ఆలోచించి చెయ్యాలి